చెప్పండి చెప్పండి ఏమేమి సమస్యలో

ఎప్పటి మీరు అక్కడ ఉండి అవన్నీ చూశారని నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు కదా ఇంకా దానిపై ఏమి చర్యలు తీసుకోవాలి ఎలా అనేది నేను చెప్తాను అండి మీకు లైక్ మీరు చెప్తున్నారు దోమలు అలా ఉన్నాయి అనేది నేను చేయిస్తాను అండి మున్సిపాలిటీ వాళ్ళని నేను స్వయంగా చెప్పి మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలువలు అంటున్నారు ఇలాగే ఈ దోమలు ఎక్కువ ఉంది అంటున్నారు దీని దీన్ని గురించి నేను చర్చించి వాళ్ళకి చెప్పి స్వయంగా నేను పంపిస్తాను అండి తప్పకుండా అన్ని చేద్దాం తప్పకుండా తీసుకుని రండి సరే నేను పరిష్కరిస్తాను అండి థాంక్స్